లొకేషన్ నేమ్స్ ఇండియా చెన్నై బ్రెజిల్ ఆస్ట్రేలియా కెనడా జర్మనీ ఫ్రాన్స్ జపాన్ సౌత్ అమెరికా సిటీస్ న్యూ యార్క్ సిటీ జపాన్ ఫ్రాన్స్ లండన్ ఆస్ట్రేలియా రష్యా దుబాయ్ రోమ్ ముంబయ్